మీడియాలో తెలుగు భాష ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది సమాచారం ప్రసారం చేస్తు తెలుగు మీడియా ముఖ్యంగా వార్తాపత్రికలు టీవీ ఛానళ్ళు మరియు రేడియో స్టేషన్ల ప్రజలకు స్థానిక భాషలో సమాచారాన్ని అందిస్తాయి ఇది ప్రజలకు సులభంగా అర్థమయ్యేలాగ చేస్తుంది అలాగే ప్రాంతీయ గుర్తింపు కూడా తెలుగు మీడియా తెలుగు ప్రజలకు ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేస్తు ఉంది ఇది స్థానిక సమస్యలు విజయాలు మరియు ఆందోళలను హైలైట్ చేస్తుంది తెలుగు మీడియా ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మరియు ప్రభుత్వ విధానాలపై చర్చించడానికి ఒక వేదికను అందిస్తుంది అలాగే విద్యాపరమైన మరియు శాస్త్రీయ సమాచారాన్ని తెలుగులో అందించడం ద్వారా మీడియా విజ్ఞాన వ్యాప్తికి దోహదం చేస్తుంది అలాగే ప్రాథమిక విద్యలో మాతృభాషలో బోధించడం పిల్లలకు అవగాహనను మరియు అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది తెలుగు భాషను విద్యార్థులలో భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది కొన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలో తెలుగు సాహిత్య భాషా శాస్త్రం ద్వారా మరియు ఇతర సంబంధిత రంగాలలో ఉన్నత విద్యను అందిస్తున్నాయి ఉపాధ అవ ఉపాధి అవకాశాలు కూడా తెలుగు భాషలో ఉండడం వల్ల తెలుగు ప్రాతినిధ్యం ఉందని అనుకుంటున్నాను